నమస్కారమండీ ఎవరు కావాలండీ పాలసీ అంటే ఏంటండీ నేను నా భర్త ఇద్దరు పిలల్లు పిల్లలకు సంబంధించి ఎంత వరకు కట్టాలి ఏంటి అని

అది డబ్బులు ఎలా తీసుకోవాలండీ వడ్డీ ఎలా వస్తుందండి ఎలా తీసుకోవాలి

సరే అండీ మా వారొచ్చాక చెప్తాలెండి